ఇంతకు ముందుకైతే చాలా తక్కువ షాప్స్ ఎక్కువ ప్రజలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు షాప్స్ కూడా చాలా పెరిగాయి కాబట్టి బిజినెస్ కాంపిటీషన్ కూడా చాలా పెరుగుతుంది ఇంకొక బిజినెస్తో కాంపీట్ అవ్వడానికి చాలామంది లేబర్స్ని గాని ఎక్కువ లేబర్స్ని తీసుకుంటున్నారు లేదా ఎక్కువ హై డిస్కౌంట్స్ పెట్టడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి అలాగే లాభాలు కూడా ఏమిటంటే చిన్న బిజినెస్ కూడా చాలా చాలా బాగా సక్సెస్ అవుతుంది బిజినెస్ మంచి ఏరియాలో పెట్టుకుంటే మంచి లొకేషన్ కానీ మంచి ప్రోడక్ట్స్ కానీ ఉంటే ఎక్కడున్నా ఖచ్చితంగా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది